ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఆరు తొమ్మిది లక్షల ఎనభైవేల ఏడు వందల అరవై ఐదు ఐదు లక్షల రెండు వేల నాలుగు వందల ఐదు ఒక లక్ష యాభై వేల ఆరువందల అరవై ఆరు ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల యాభై మూడు